మాకు పెయింటింగ్ అంటే ముందు ఇష్టం ఉండేది కాదు అయితే మా స్కూల్లో పెయింటింగ్కి పోటీలు పెట్టి నిర్వహించి గిఫ్ట్లు ఇవ్వటం మొదలుపెట్టారు ఆ విధంగా అదొక సబ్జెక్టుగా మార్చి మాకు అందరికి పెయింటింగ్ నేర్పడం మొదలుపెట్టారు గిఫ్ట్లు ఇస్తున్నారని మేము పెయింటింగ్ నేర్చుకోడం మొదలుపెట్టాము పోటీలు పెట్టేవారు పోటీలు పెట్టి ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని గిఫ్ట్లు ఇచ్చేవారు రకరకాల పెయింట్ల పెయింటింగ్స్ వేయించేవారు రైతుల గురించి ఇళ్ళ గురించి అలాగ నేచర్ గురించి పెయింటింగ్లు వేయించేవారు మమ్మలిని అలాగా ప్రోత్సహించి మా అభిరుచులను మార్చి మాకు దానిమీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేసి మాకు ముందడుగు వేయించారు